హలో నమస్తే అండి ఇది శ్వేత శ్వేత ట్రావెల్సేనా అండి ఏమి లేదండి మా ఫ్యామిలీ అందరం కలిసి మేము బెంగళూరు వెళ్దాం అని అనుకుంటున్నాం అవును సార్ మేము బెంగళూరులో ఫైవ్ డేస్ అనేది ఉంటాం అండి మేము ఒక ఫోర్ మెంబర్స్ వస్తాం అండి

ఫోర్ మెంబెర్స్కి ఎంత అవుతుంది అండి ఫోర్ ఫోర్ ఫోర్ అంటే ఓన్లీ క్యాబ్ ఒకటేనా అండి సుమో కార్ ఏమన్న మీ దగ్గరికి వస్తాయా

ఓకే అండి అంటే అది అంటే మాకు అందులో మా తాతయ్య గారు ఉన్నారు సొ రెక్లైనర్ అనేది కావాలండి మాకు కారు ఎంత టైమ్ అంటే ఇక్కడ నుంచి జర్నీ ఎంత ఉంటుంది అండి బెంగళూరుకి కాకినాడ నుంచి బెంగళూరుకి కాకినాడ నుంచి బెంగళూరుకు ఎంత జర్నీ ఉంటుంది అండి ఓకే అంటే వన్ డే కూడా ఫుడ్ అన్నీ కూడా మీరు కదండి అరేంజ్ చేస్తారు ఓకే రూమ్ అలా మీరు బుక్ చేస్తారు కదా మీరు బుక్ చేస్తారు కదండి ఓకే ట్వంటీ ఎయిట్ వెల్దాం అనుకుంటున్నాం కాకినాడ జీజీహెచ్ దగ్గరకి వచ్చి మీకు అక్కడికి వస్తే మాకు వచ్చి అక్కడకు వచ్చి కాల్ చేస్తే మేము వెంటనే వస్తాం ఎలాంటి కార్స్లో పెడుతున్నారో నాకు ఏమి ఏమి కార్స్ అలాగ ఉన్నాయో నాకు లిస్ట్ వాట్సాప్లో సెండ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి